హలో చెప్పండి నమస్తే అండి

అట్ల బాబు ప్లాన్ చేస్తున్నాము అదే నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలని వన్ డే కవర్ చేసేటట్లు వన్ డేలో అన్నీ కవర్ చేసేటట్లు మళ్ళీ ఎక్కువ టైమ్ పట్టకుండా కొంత మన కాలేజ్ నుంచి ఫండు తీసుకొని కొంచెం మీరు పెట్టుకునేటట్లు అంటే లంచి డిన్నర్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా

ఉన్న టైమును బట్టి మనం వచ్చే టైమును బట్టి ఉదయము టిఫిను అవి అరేంజ్ చేసుకొని కొంత అమౌంట్ మీ దగ్గర కలెక్ట్ చేసి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు అని ప్లాన్ చేసుకుందాం చెప్పండి అంటే అందరిని గ్యాదర్ చేస్తున్నాము బాబు ఇంకా కొంచెం మ్యాగ్జిమము టూ హండ్రెడ్ ఆ రేంజ్లో పడేటట్లు అంటే మన నెల్లూరు సరౌండింగ్సే కాబట్టి టూ హండ్రెడు అట్లా పడేటట్లు పర్ పర్ హెడ్ టూ హండ్రెడు అట్ల పడేటట్లు ప్లాన్ చేస్తున్నాం ఇది ఓన్లీ స్నాక్సు ఇట్లాంటి వాటి కోసమే సరే అంటే నెల్లూరు అంటే మన పర్పస్ ఏమో స్టూడెంట్స్ కాకపోతే ఎవరైనా స్టూడెంట్స్ రాక ప్లేసెస్ మనకు సీట్లు ఏవైనా మిగిలితే అట్లాంటప్పుడు వాళ్ళని కొంచెం ఎలోవ్ చెయ్యవచ్చు అంటే మనం అది కరెక్ట్గా చెప్పలేము ఎంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ అవుతారు మనం వేసుకునే బస్సును బట్టి కొంచెం అటూ ఇటూ మారుతుంది అప్పుడు ఒకవేళ అది వన్ డే టూరే కాబట్టి అప్పటికప్పుడు అయినా మనం డిసైడ్ చేసుకోవచ్చు అదే అదే మనకు సీట్లను బట్టి ఇన్ఫార్మ్ చేస్తాము మన చుట్టుపక్కల కొంచెం మనకి ఈ టౌన్లో ఉండేవి కాకుండా కొంచెం సరౌండింగ్సు ఇంచు మించు పది పదిహేను కిలోమీటర్ల లోపల ఉండే ప్లేసెస్ని కవర్ చేద్దాము అనుకుంటున్నాము జొన్నవాడ నరసింహకొండ మళ్ళీ మూలాపేట అట్లా మూలాపేట మైపాడు ఇవన్నీ సరే బాబు సరే నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాము సరే థ్యాంక్ యూ